మన భారతదేశంలో తెలుగు భాష అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈమధ్య కాలంలో తెలుగు భాషని చాలా వెనక్కి తోస్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పాఠశాలలో కానీ కాలేజీస్లో కానీ అన్ని అన్నిటిలో మనకి తెలుగు భాషని చాలా వెనక్కి చూడడం ముందు ఇంగ్లీష్ అనేది నేర్పించడం ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు కాని తెలుగు భాషని వెనక్కి పెట్టడం మాత్రం చాలా తప్పు అంటే పిల్లలు దీనివల్ల ఏమిటంటే తెలుగు భాషని అవ తెలుగు భాష మీద అవగాహన లేకుండా పోతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నా పిల్లలందరూ మాత్రం తెలుగు అంటే తెలుగు సరిగ్గా మాట్లాడం రావట్లేదు సరిగ్గా దాంట్లో చదవడం రావట్లేదు ఏదైనా పూజకి వెళ్తే అవి ఏదైనా కధ చదవటానికి కూడా కనీసం రావట్లేదు వాళ్ళకి అంటే తెలుగునంత దారుణంగా వెనక్కి పెట్టేశారు దీన్ని బట్టి ఏమిటంటే ప్రతి స్కూల్స్లో ప్రతి కాలేజస్లో మాత్రం ఫస్ట్ తెలుగు భాష అనేది మాండెటరీగా ఉంచితే చాల బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అవి మాండెటరీగా ఉంచకుండా ఏదో చెప్పాలి కదా అని మన భాషని మన మాతృభాషని మనం వెనక్కి పెట్టుకుంటే రేపు పొద్దున్న మనకి ఎక్కడైనా బయటకు వెళితే మాత్రం మనకి ఇంకా మాతృభాష రాకపోతే మనకి చాలా అవమానంగా ఉంటుంది అది అందుకే ఈ తెలుగు భాష అనేది చచ్చిపోకుండా దాన్ని కాపాడుకుంటూ ప్రతీ స్కూల్లో ప్రతీ కాలేజీలో దీని గురించి అవేర్నెస్ పెడుతూ తెలుగు కూడా ఇంపార్టెంటే అన్నట్టు టీచర్స్ కూడా చెప్పాలి అలానే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇది ఈ ఆంగ్ల భాష అనేది చాలా ఎక్కువ ఉపయోగించడం వల్ల చాలా మారిపోతున్నారు పిల్లలు ఇవి ఈ జనరేషన్ పిల్లలకి అయితే తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ అది కొంచెం మనం మనలో మనమే మన పిల్లలకి నేర్పించుకుంటూ వాళ్ళు వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడమంటూ ఇంగ్లీషు కూడా నేర్పించాలి కాకపోతే తెలుగు తర్వాత ఇంగ్లీష్ ఉండాలి ఇంగ్లీషు రావాలి తెలుగు రావాలి అన్ని రావాలి కాకపోతే తెలుగు మర్చిపోకూడదు అందువల్ల మనం పిల్లలందరూ చాలానే ఫేస్ చేస్తున్నారు ఇలాంటి కొంచెం మనం ముందుగానే అవగాహన చెప్పించాలి